హలో నమస్తే అండి చెప్పండి అవునండి మీరు ఎవరండి నా పేరు మౌనిక అండి చెప్పండి ఓ అవునా అండి చెప్పండి బ్లడ్ టెస్ట్ చేయాలి మీకు హాస్పిటల్కి రాగలరా హాస్పిటల్కి వస్తే ఓకే అలా యూజ్ చేయకూడదు అమ్మా ఏది పడితే అది ఫస్ట్ మీరు టెస్ట్ చేయించుకున్నాక ఆ బ్లడ్ టెస్ట్లో ఏది ఉన్నది అనేది తేలిన తర్వాత మీరు దానికి సంబంధించిన మెడిసిన్ అనేది మేము రాస్తాము ఫస్ట్ అయితే మీరు హాస్పిటల్ని సందర్శించండి తర్వాత మీకు మీ ప్రాబ్లం ఏమిటి అనేది మీకే అర్థమవుతుంటుంది ఓకే టెస్ట్లకి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క టెస్ట్ని బట్టి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందమ్మా బ్లడ్ టెస్ట్కి వచ్చేసి ఎనిమిది వందలు అలా అవ్వచ్చు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం సరే రేపు ఉదయం పది గంటలకి రండి అమ్మా మేము చెప్పుతాము ఓకే ఓకే మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్